నాకు ఎప్పుడూ నృత్యం నేర్పే అవకాశం రాలేదు అలాగే నాకు నృత్యం అంటే చాలా ఇష్టం కానీ నేను చాలా సందర్భాల్లో డ్యాన్స్ అనేది నేర్చుకోగలిగాని ఇతరల నుంచి అలాగే టీవీ చూస్తూ డ్యాన్స్ వేశాను చాలాసార్లు అలాగే వేయగలిగాను కూడా టెన్త్ లో ఇంటర్ లో స్టేజ్ పైన వేసే అవకాశం వచ్చింది అప్పుడు నేను నా డ్యాన్స్ అనే డ్యాన్స్ ప్రతిభను నేను చూపించాను అందరూ మెచ్చుకున్నారు చాలా బాగా వేశావు అని నేనైతే నాకైతే డాన్స్ అనేది చాలా ఇష్టం అలాగే నేను ఎవరికీ నేర్పే అవకాశం అయితే మాత్రం రాలేదు మీకు కనుక వచ్చి ఉంటే మీరు చెప్పగలరా మీ మీ అనుభవాన్ని నాకు కొంచెం షేర్ చేయండి కానీ నాకైతే నృత్యం అనేది చాలా చాలా ఇష్టం భరతనాట్యం కూచిపూడి వంటివి నేర్చుకోవాలని ఆసక్తి అయితే ఉండేది కానీ నాకు ఎవరు నేర్పించలేదు నాకు నేనుగా వేరే వాళ్ళు వేస్తూ ఉంటే చూసి నేర్చుకున్నాను అలాగే టీవీ చూసి నేర్చుకొని వేసా వేయగలిగాను అలాగే నేను టెన్త్ లో ఇంటర్ లో వేసి ఫస్ట్ ప్రైజ్ కూడా సాధించాను కానీ నాకైతే ఎవరు నేర్పించలేదు టీవీ చూసే నేర్చుకోగలిగాను అలాగే మొబైల్ ఫోన్స్ లో నుంచి చూసి నేర్చుకొని వేశాను మీరు కనక వేసి ఉంటే నాకు కొంచెం షేర్ చేయండి